నా ప్రాంతంలోని కొన్ని ఆసుపత్రులలో

సామర్థ్యం ఉన్న సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ లేదా ఆధునాతన ఎక్సరేలు చేయాలంటే ఎక్కువగా పెద్ద పట్టణాల్లోని డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్ళాల్సి వస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఒక అసౌక అసౌకర్యంగా మారుతుంది మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండాలంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మరిన్ని ఆధునిక పరికరాలు అందుబాటులోకి రావాలి